హలో హలో సార్ నమస్తే సార్ అదే సార్

సార్ అదీ మీకు ఏ టైపూ అంటే కమర్షియలా లేదంటే రెంటల్ పర్పస్ కింద తీసుకుందామనా లేదంటే ఏదన్నా బిల్డింగ్ కంస్ట్రక్షన్ చెయ్డానికా లేదంటే ఏ టైపు కావాలని అది మీకు

ఔట్స్కర్ట్లో రేట్ తక్కువే ఉంటది కానీ సార్ అంత రెంటల్ రావండి మీరూ సిటీలో తీస్కోవొచ్చు లేదంటే ఏదన్నా బిల్డింగ్ టైప్ ఏదన్నా తీసుకున్నారనుకోండి రెంట్ల కిచ్చుకుంటే ఎక్కువొస్తది మీకు అది బెస్టు సార్ అది అలాంటియి మందెగ్గర ఉంటయి మీకు కావాలంటే మీకు అయ్ చెప్తాను మీకు ల్యాండూ తీస్కుని మళ్ళీ అది కట్టీడం దానికి కాస్ట్ ఎక్కువవుతది ప్లస్సు ఔట్స్కట్స్లో రేటు తక్కువున్నా రెంట్లు రావు సార్ తక్కువస్తయి ఇవ్వచ్చండి అవునండి అంటే సిటీ మధ్యలో అనుకోండి మీరు ఖాళీ స్థలం తీసుకున్న కార్ షెడ్లాగిచ్చి మీరూ రెంట్కి చ్చుకోవచ్చు అది పర్వాలేదు సింపుల్గా అవుద్ది లేదా ఏదన్నా సింగిల్ బెడ్రూమ్స్ డబల్ బెడ్రూమ్స్ లాంటివేసుకోని రెంట్స్కిచ్చుకున్న మీకు రెంట్స్సొస్తయి అలాగా సార్ మనం ఏరియాని బట్టి సార్ వన్ టౌన్ వరకూ ఏరియాలో సార్ డబుల్ బెడ్రూం సయితే ఎక్కువగా తీసుకుంటారు సింగిల్ బెడ్రూమ్ అనేది తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అవునండి డబల్ బెడ్రూంస యితే రెంటె క్కువొస్తయి సిటీలో కొద్దిగ రెంట్స్ క్కువొస్తయి కొద్దిగా కాస్ట్ కూడా ఉంటది ఔట్స్కట్స్లో రేట్

అదే సార్ సిటీలో మనకి ఉన్నయ్ సార్ మందిగ్గర అయ్ మీకూ ఓకే అలాగే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సర్ నమస్తే